దేనియందైనా జీవితంలోని గందరగోళం నుండి మనల్ని మనం వేరు చేసుకోవడానికి మరియు సృజనాత్మకత ప్రపంచంలో లీనమయ్యే స్థలాన్ని అందిస్తుంది గీయడం అనేది స్వీయ వ్యక్తీకరణ యొక్క రూపం మాత్రమే కాదు ఇది పరిశీలన ఏకాగ్రత మరియు సమస్య పరిష్కారం వంటి అభిజ్ఞాన నైపుణ్యాలను కూడా పెంచుతుంది ఇది మన ఊహాత్మక లోచనాలను పెంచుతుంది మరియు బాక్స్ నిలువలు ఆలోచించమని ప్రోత్సహిస్తుంది డ్రాయింగ్ చర్యలో నిమగ్నం అవ్వడం వల్ల ద్వారా వివరాలపై శ్రద్ధ వహించడం దానికి మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత ఉద్దేశపూర్వకంగా గమనించడానికి మన మనస్సులను శిక్షణం పొందుతాము గీయడం అనేది మన సృజనాత్మకతను అన్వేషించడానికి మరియు దృశ్యమానంగా వ్యక్తీకరించడానికి అనుమతిస్తుంది ఇది వ్యక్తిగత అభివృద్ధి కోసం అనేక రకాలు ప్రయోజనాలను అందిస్తుంది అన్ని వయసులు మరియు సామర్థ్యాలు ప్రజలు ఆనందించగల మాధ్యమం ఇది